నాకు తెలిసిన ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్తలు ఏపీజే అబ్దుల్ కలాం ఆర్యభట్ట సివి రామన్ మన ఏపీజే అబ్దుల్ కలాం మన భారతదేశంలో మిస్సైల్ మెన్గా ప్రసిద్ధి చెందారు అతను భారతదేశం మొట్టమొదటిగా మిస్సైల్ తయారు చేయడానికి ఎంతో కృషి చేశాడు వి ఇతర దేశాలు మిస్సైల్ చేయడానికి ప్రయత్నిస్తున్న వేళల్లో అతి తక్కువ ఖర్చుతో ఏపీజే అబ్దుల్ కలాం గారు చిన్న చిన్న సైజులో ఉన్న మిస్సైల్స్ని కనిపెట్టడానికి ఎంతో కృషి చేశాడు మన భారతదేశంలో మొట్టమొదటి చిన్న మిస్సైల్ కనిపెట్టింది ఏపీజే అబ్దుల్ కలాం గారు గణిత శాస్త్రజ్ఞులో గొప్పవారైన వారు ఆర్యభట్ట గారు మరియు సివి రామన్ గారు సివి రామన్ గారు మన భారతదేశంలోనే కాక ప్రపంచ దేశంలోనే అతి గొప్ప గణిత శాస్త్రజ్ఞులు అతను గణితశాస్త్రంలో ఎలాంటి విధమైన ప్రశ్నలకు అయినా సమాధానం చెప్పగల ఒక గొప్ప వ్యక్తి మన ఆర్యభట్ట గారు ప్రపంచానికి సున్నాని పరిచయం చేసిన వ్యక్తి అతనికన్నా ముందు ఎవరు సున్నాని ఉపయోగించలేదు సున్నా అనేది కూడా ఉంటుందని అతను నిరూపించాడు ప్రపంచానికి మరియు గణిత శాస్త్రజ్ఞుడైన సివి రామన్ ఎన్నో రకమైన కష్టసాధ్యమైన ప్రశ్నలు కూడా అతను సమాధానం చెప్పగలిగాడు మరియు వివిధ రకాలైన కొత్త కొత్త చాప్టర్స్ని మరియు ఎన్నో రకాల మైన ప్రశ్నలకు మరియు వివిధ రకాలైన కొత్త కొత్త చాప్టర్స్ని మరియు ఎన్నో రకాలమైన ప్రశ్నలకి మరియు వివిధ విశ్వవిద్యాలయాలు కూడా మనకు అతను గణిత శాస్త్ర గణిత శాస్త్రంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు